మాకు కుళాయి నీరు వస్తాయి ఒకప్పుడు మా జీవితంలో కుళాయి నీరు అంటే ఏంటో కూడా మాకు తెలియదు అప్పుడు మేము నీరు తాగే నీరు తెచ్చుకోవాలంటే ఒక కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడ ఉన్న ఒక నల్లా ట్యాంకర్ దగ్గర నీళ్లు తీసుకొని ఆడ అక్కడి నుండి మళ్ళీ ఇంటి వరకు ఆ నీరుని మోసుకొని రావాల్సి వచ్చేది కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మాకు ఈ సమస్యలు అన్ని తీరిపోయాయి కు కుళాయి నీరు తెలంగాణ ప్రభుత్వం ఇరవై లీటర్ ఇరవై కిలోలీటర్ల స్కీం కింద మాకు

అలాగా ఈ క్లోరిన్ అనేది కెమికల్ ఎక్కువ అవ్వడం వలన మనుషులలో అనగా ఇప్పుడు ఎన్నో రకాల వ్యాధులు అనేవి ఎన్నో రకాల వ్యాధులు అనేవి వారిలో రావడం జరుగుతాయి అందులో ఒకటి ఈ పో పోలియో వ్యాధి దీనికి మన ద మన ప్రభుత్వం అనేది దీని చర్య తీసుకుని దీనికి వ్యాక్సిన్లు వేయడం లాంటివి చేస్తుంది కానీ ఈ ఈ కాలంలో ఉన్న ప్రభుత్వాలు ఈ కుళాయి నీరులో

అక్కడ వారికి ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు కానీ అలాంటి పరిస్థితులలో కూడా ఉండేవారు చాలా గొప్పవారు వారికి కుళాయి నీరు అందడం ఎంతో అదృష్టం కొన్ని ఏళ్ల క్రితం వారికి నీళ్లు రాకపోవడం కూడా వారి దురదృష్టం అయ్యుండొచ్చు మాలాగే ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు కానీ కుళాయి నీరు అందిన తర్వాత ఎంతోమంది చావు బతుకులతో పోరాడే వారికి కూడా జీవితం అందించిన విధంగా ఈ ప్రభుత్వము అనేది సహాయపడింది ఇప్పుడు మనకు అందే ఈ కుళాయి నీరు మనకు ఒక పథకం ద్వారా అందుతున్నాయి కాబట్టి ఈ నీరు అనేది మంచిగా ఉండడం ఇవన్నీటికి ప్రభుత్వానికి మనం సహాయపడతాం ఇలా ఈ కుళాయి నీళ్లలో ఈ ఫ్లోరిన్ అనే కెమి కెమికల్ వాడడం వలన చాలామందికి కొన్ని రకాల వ్యాధులు కూడా రావచ్చు ఎన్ని వ్యాధులు వచ్చినా కాని వారికి తాగడానికి నీరు మాత్రం అందుబాటులో ఉంటాయి ఇలా ఈ కుళాయి నీరు మాకు అది ఎలాగైతే అందుతున్నాయో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నల్లా ప్రతి ఇంటికి నీరు అనే మంచినీరు పథకం ద్వారా మాకు అందరికీ మంచినీరు రావడం జరుగుతుంది అలాగా ఈ కుళాయి నీరు వస్తుండడం వలన ఎంతోమందికి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగింది ఈ కుళాయి నీరు శుభ్రంగా ఉండడానికి మొట్టమొదటి కారమైన ఈ

వారికి ఎన్నో రకాల ఆరోగ్య ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ చూసుకోని జాగ్రత్తగా మెలగాలి మనకి కుళాయి నీరు ఎక్కడ అవసరం పడుతుందో అక్కడే వాడాలి మేమైతే ఈ కుళాయి నీరుని తాగడానికి ఉపయోగిస్తాం ఇవైతే ఎంతో శుభ్రంగా ఉంటాయి